మా ప్రాంతంలో అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించబడతాయి మా ప్రాంతంలో కూరగాయలు వ్యాపారస్తులు పళ్ళు వ్యాపారస్తులు ఇంటి సామానులు అమ్మే వ్యాపారాలు కరెంటు పనికి సంబంధించిన వ్యా వ్యాపారాలు ఇలా చాలా ఉన్నాయి